హలో హలో మీరు మెషిన్ కుడతారా చేతులు వేస్తే ఎంత చేతులు కుట్లు వేస్తారు కదా ఎంత అవుతుంది అంటున్నాను బ్లౌజ్ బ్లౌజ్ ఫ్రాక్కే ఫ్రాక్ బ్లౌజ్ కాదు అవునా ఒక ఫ్రాక్ కుట్టడానికి ఎంతా ఫ్రాక్కు క్లాత్ ఇస్తాను నేను అంతేనా నేను రెండు వందలు కన్నా ఎక్కువ ఇవ్వను నాది కాబట్టి కదా తక్కువ తీసుకోమంటున్నాను

వామ్మో మీరూ బ్లౌజులు

అంటే నేను ఒక డిజైన్ చెప్తాను ఆ డిజైన్ ప్రకారం కుట్టాలీ ఏంటమ్మా మీ కిష్టం వచ్చినట్టు పెడతున్నారు అవన్నీ కావాలి అంటే నేను తెచ్చి పెడతాను కానీ మంచిగా కుట్టండీ

అంత ఎక్కువ కాదు కదా మూడు వందలు ఓకే అప్పుడు చెప్పిన రేటే మళ్ళీ ఎందుకు మారుస్తున్నారూ అంటే నేను క్లాత్ తెప్పిస్తే అవునా ఇంత మంచిగా కుడితే రెండువేలు మూడువేలా మీరు ఫస్ట్ టైం ఏమైనా కుడతారులే అంత ఎక్కువ చెప్తున్నారు కాదమ్మా కొంచెం తక్కువ తీసుకోండీ అంటున్నాను ఏదో క్లాత్ నువ్వే కొనితెచ్చి కుట్టినట్టు చేస్తున్నావు ఏంటీ అంటే ప్రాక్టీస్ చేస్తారు కదా మీరూ కుట్టుకుంటూ ఉండలేరు కానీ తక్కువ తీసుకోండీ అంటున్నాను ఆ సరే వస్తాను అంటే బ్లౌజ్ ఎలా కుట్టాలి అంటే నేను ఒక డిజైన్ చూపిస్తాను దాని ప్రకారం కుట్టండీ మళ్ళీ నేను క్లాత్ ఇస్తాను మంచిగా ఫ్రాకు కుట్టాలి అంటే బ్లౌజ్ వేరే కుట్టాలీ ఫ్రాకు ఫ్రాక్ కోసం నేను వేరే క్లాత్ ఇస్తాను

ఇంకా నేను కొన్ని అంటే టాప్స్ తెస్తాను నేనూ దానికీ అవునా ఇప్పుడూ రేటు అంత ఎక్కువ తీసుకోకండీ అ మీకూ మీరూ మంచిగా చేస్తే ఎక్కువ ఇస్తాను లేకపోతే తక్కువనే ఇచ్చేస్తాను మళ్ళీ మీరు నాతో ఆర్గ్యూ మాత్రం చేయవద్దు సరే బాయ్